హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అందులో మొత్తం అందరూ సీని సెలబ్రిటీస్ మొత్తం పార్టిస్పేట్ అవుతారు పార్టిస్పేట్ అయ్యి వాళ్ళకి వాళ్ళకి తగ్గ వాళ్ళ అవార్డ్స్ ఇస్తారు అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని సన్మానం చేస్తారు అవార్డ్స్ అయితే సన్మానం చేస్తారు వాళ్ళు ఏమేమి చేశారు అది ఇది కొన్ని వీడియోస్ అవి ఇవి చూపిస్తారు ఇంకా వాళ్ళు వాళ్ళ ఏదో సినిమా కాని సెలబ్రిటీస్ ఏవైనా వాటికి సంబంధించిన ఏవైనా అవార్డ్స్ అందులో ఉన్న యాక్టర్స్ అవి ఇవి వాటికి వాటికి అవార్డ్స్ ఇస్తారు ఇంకా కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మ్యూజిక్ అవీ ఇవీ ఉంటాయి మ్యూజిక్కి సంబంధించిన కొంతమంది సె సెలబ్రిటీస్ని పిలుస్తారు పిలిచి వాళ్ళతో ఏ పాటలు పాడించడం అవీ ఇవీ చేస్తారు నెక్స్ట్